చెప్పండి ఆ ఎక్కడికెళ్ళాలి అవునా బోర్డు చూసుకోవాలి కదా చదువుకోలేరా మీరు లేదు మీరు ఎక్కిన బస్ రాంగ్ బస్ ఇక్కడ ఆపరు ముందు ఇంకో స్టాప్ ఉంటుంది అక్కడ ఆపితే మళ్ళీ రిటర్న్ వేరే బస్ ఎక్కి వెళ్ళండి మీరు కుదరదండి ఇది గవర్నమెంట్ చెప్పేది నేను కాదండి గవర్నమెంట్ రూట్స్ ఉంటాయి కదా అంటి అండి ట్రై చేస్తాను కానీ ఇక్కడ ఆపరు నెక్స్ట్ స్టాప్ ఉంటుంది అక్కడ మీరు దగచ్చు మ్మ్ ట్రై చేస్తాను నెక్స్ట్ స్టాప్లో దిగమంటున్నారు

ఆహా ఆపరు కూదరదు అక్కడ దిగి మీరు వెళ్ళచ్చు కావాలంటే బస్ నెంబర్ చెప్తాను ఇక్కడ వన్ జీరో ఎయిట్ ఎయిట అని ఒక బస్సు ఉంటుంది అది ఎక్కండి రిటర్న్ అక్కడ చేరుకుంటారు ఇలా చెయ్యద్దండి నెక్స్ట్ టైం నుంచి చూసుకోండి